నాకు నాకు తోట పని అంటే చాలా ఇష్టం అండి నాకు కాకుండా అంటే మా నాన్న గారు బాగా చేస్తారండి తోట పని ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేస్తారంటే కొత్త మొక్కలు తెచ్చి గార్డెన్లో పాతీ వాటికి సంబంధించిన ఎరువు వేసి చాలా బాగా చూసుకుంటారండి అనాపకాయి పాదు చిక్కుడుకాయి పాదు అవన్నీ కూడా పక్కన చెట్లకి ఆ పా పాకిస్తూ ఉంటారన్నమాట ఆ ఏంటంటే ఒక పందిరిలాగా అల్లుకుని కాయలు కాస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుందండి అలాగే మల్లెపూలు అండి పందిరి మల్లె అనేసి ఉంది మా తోటలో అది మా నాన్నగారు చాలా బాగా పెంచారండి దాన్ని అది ఒకటి కాస్తే అండి దాని స్మెల్ నైట్ అంతా ఇల్లంతా ఇల్లంతా వస్తుందండి చాలా ప్లెసెంట్గా మంచి వాసన వస్తుదండి అది సమ్మర్లో ఎక్కువగా కాస్తుందండి ఆది పందిరి మల్లె అని చెప్పేసి మొత్తం పందిరంతా ఎక్కేసిందండి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అలా మా నాన్నగారు ఎక్కించారండి మా నాన్నగారికి తోటపని చేయడమంటే చాలా ఇష్టం